హలో చెప్పండి మీ దగ్గర తాజా తాజా కూరగాయల ఏమైనా ఉన్నాయా ఏమేం ఉన్నాయి చెప్పండి కొంచెం నాకు ఒక కిలో క్యాబేజ్ ఒక కిలో పచ్చిమిర్చి ఒక కిలో టమాటా ఇవి కావాలి అన్ని ఫ్రెష్గా ఉంటాయా మేడం ఓకే ఓకే ఓకే ఓకే మేడమ్ ఓకే చెప్పండి మేడం ఓకే మేడం ఓకే ఓకే మేడం థాంక్ థాంక్ యూ